నమస్తే మ్యాడం మేము స్కూల్ నుంచి కాల్ చేస్తున్నామండి మీ అబ్బాయి క్లాస్ టీచర్ను మాట్లాడుతున్నాను ఇవాళ మీ అబ్బ మీ అబ్బాయిని క్లాస్ అయిపోయిన తర్వాత ఒక నలభై నిమిషాలు ఎక్స్ట్రా క్లాసు తీసుకోవాలనుకుంటున్నాము కొంచెం ఉంచుతారా కాలేజ్ స్కూల్లో అదే అండి అంటే ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదండి పిల్లలకి ఇంకా సిలబస్ అవ్వలేదు అందుకని చెప్పి ఒక ఎక్స్ట్రా క్లాసు పెట్టి అందరికీ సిలబస్ అవ్వగొడదాం అనుకుంటున్నాం కానీ క్లాస్ ఇంపార్టెంట్ అండి అంటే పిల్లలందరికీ కలిపి చెప్తున్నాము ఇది చాలా ముఖ్యమైన క్లాసు కచ్చితంగా ఉండాలండి మిగతా పిల్లలందరూ ఉంటున్నారండి అందుకనే మీకు అందరికీ క ఫోన్ చేసి చెప్తున్నాము మ్యాత్స్ క్లాస్ చెప్తున్నామండి అన్ని సబ్జెక్టుల్లోనూ బాగానే చదువుతాడండి కానీ మ్యాత్స్ విషయం వచ్చేసరికి కొంచెం తక్కువ అంటే డల్గా చదువుతాడు అన్ని టాపిక్స్ కన్నా ఆల్జీబ్రా టాపిక్లో కొంచెం డల్గా ఉంటున్నాడండి అందుకనే ఎక్స్ట్రా క్లాస్ తీసుకుని నలబై నిమిషాల్లో అందరికీ అర్థమయ్యేలాగా చెబుదామనుకుంటున్నాము క్లాస్ అయిపోయిన తర్వాత వచ్చి తీసుకెళ్ళండి మీ అబ్బాయిని సరే మ్యాడం అంటే పది నిమిషాలు ముందు ఫోన్ చేస్తామండి తర్వాత వచ్చి తీసుకెళ్ళండి త్యాంక్ యూ మ్యాడం ఉంటాను